అప్పట్లో కూచిపూడి బాగా పా బాగా పాపులర్ అయిన కళ కానీ ఇప్పుడు ఈ ఈ జనరేషన్లో అలాంటివి లేదు మన భారత భారతదేశంలో అలాంటి దాంట్లకు మనం మన పిల్లలకు అవేర్నెస్ కల్పించడంలో తోడ్పడాలి ఒక కూచిపూడే కాకుండా కొద్య నాటకాలు కూడా చాలా అవసరం